తెలుగు అనేది చాలా ప్రాచీనమైన భాష అలాగే పురాతనమైన భాష అది ప్రత్యేకంగా తీసుకుని దాని ప్రత్యేకమైన తెలుగు ఉగాది తెలుగు సంవత్సరికం తెలుగు పండగ సంక్రాంతి ఉగాది అనే పండగలు కూడా జరుపుకుంటాం తెలుగు భాష అనేది చాలా ప్రత్యేకమైనది ఇటాలియన్ ఆఫ్ ఈస్ట అని కూడా తెలుగుని వర్ణిస్తారు తెలుగు ప్రత్యేకత తెలుగు చీర ఆడవాళ్ళు కట్టే చీరలోనే తెలుగు కనబడుతుంది మగవాళ్ళు కట్టే పంచలోనే తెలుగు కనబడుతుంది మనిషి మాట్లాడే పద్ధతిలో కూడా తెలుగులోనే ఆ పద్ధతి అనేది ఉంటుంది ఆ పండగల్లో కూడా తెలుగుతనం ఉట్టి పడుతుంది తెలుగులో అనేక రకమైన స్లాంగ్స్ కూడా రకరకాలైన స్లాంగలు ఉంటాయి అలాగే శ్రీకాకుళం స్లాంగ్ తెలంగాణ స్లాంగ్ విజయవాడ స్లాంగ్ ఈస్ట్ గోదావరి గోదావరి స్లాంగ్ రకరకాలైన స్లాంగుల్లో ఉంటుంది తెలుగు అనేది ఒక ప్రత్యేకమైన భాష